ఆంధ్రప్రదేశ్ సంస్కృతి కొన్ని ప్రత్యేకమైన మరియు ప్రత్యేక అంశాలను కలిగి ఉంది ముఖ్యంగా ప్రధాన సంస్కృతి వేడుకలు లేక పండుగలు కూడా జరుపుకుంటారు మతపరమైన మరియు సాంస్కృతిక మరియు క్రీడా ఉత్సవాలు జరుపుకుంటారు సాంస్కృతికంగా మన ఆంధ్రప్రదేశ్లో తోలుబొమ్మలాట సాంప్రదాయము అయితే మహిళలు వెంకటగిరి పెడన్నా బండారులంక ఉప్పాడ మంగళగిరి ధర్మమరం చీరలు ధరిస్తారు శ్రీకాకుళం జిల్లాలోని గుడితి నుండి ప్రత్యేకమైన మెటల్ సామగ్రి ఇత్తడి రాయి మరియు చెక్క చెక్కడం మరియు బొబ్బి బొబ్బిలి నుండి వీణలు మరియు ఏడుకొప్పాకాను మరియు కొండపల్లి నుండి రంగు రంగుల కొమ్మలు ఆంధ్రప్రదేశ్ యొక్క అపారమైన ప్రతిభను హైలైట్ చేస్తున్నాయి మతం మరియు తత్వశాస్త్రము అయితే హిందువులకు ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలకు చెందిన హిందు సాధువుల నిలయము అనేక ముఖ్యమైన హిందూ ఆధునిక సాధువులు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు ఎక్కువగా తీర్థయాత్రలను కలిగిన అది మన ఆంధ్రప్రదేశ్ అన్నవరం ఇక్కడ ప్రధాన ఆలయ హిందూ దేవుడు సత్యనారాయణకి అంకితం చేయబడింది తిరుపతి ఇక్కడ ప్రధాన ఆలయం హిందూ దేవుడు వెంకటేశ్వర స్వామిని అంకితం చేస్తుంది శ్రీశైలం శ్రీకాళహస్తి కాణిపాకం విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి ఇలాగా ఎన్నో ఉన్నాయి పండగలు అంటే జనవరిలో వచ్చే మకర సంక్రాంతి ఫిబ్రవరిలో వచ్చే మహాశివరాత్రి మార్చిలో వచ్చేది ఉగాది పండగ ఉగాది తరువాత తొమ్మిది రోజుల తరువాత శ్రీరామనవమి కూడ జరుపుకుంటారు ఆగస్ట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఆగస్ట్లో మళ్ళీ ఇంకొక పండుగ కూడా ఉంది వినాయక చవితి అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో దసరా పండుగ అదేవిధంగా బతుకమ్మ పండుగ కూడా జరుపుకుంటారు అక్టోబర్ నవంబర్ నెలల్లో దీపావళి పండుగను జరుపుకుంటారు దీపావళి సీజన్లో కార్తీక దినోత్సవం అని కూడా అంటారు ఉండ్రాళ్ళ తద్ది అంటే నోము నోచుకోవటం భాద్రపద బహుళ తదియ రోజున సద్గతులు సద్గతులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతమే ఉండ్రాళ్ళ తద్ది భక్తి విశాలతతో నిష్ట నిష్టానుసారంగా ఆచరించబడినవారికి సర్వబిష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము అందుకనే ఇది ఉండ్రాళ్ళ తద్ది అని కూడా అంటారు జంధ్యాల పౌర్ణిమ భారతీయ సాంప్రదాయాల్లో తరతరాలుగా శ్రావణ పౌర్ణమి ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరికీ రక్షణ కలిగి ఉండాలని భావించుకుంటూ ఈ పండగను జరుపుకుంటుంది